ఒక ట్రైన్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఒక ఒకేసారి కొన్ని వందల మంది జర్నీ అనేది చాలా బాగుంటుంది కొత్త కొత్త వాళ్ళందరూ కూడా పరిచయం అవుతూ ఉంటారు అలాగే మా సీట్లు కూడా చాలా బాగుంటాయి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా కూర్చుని ఎలాగా కొద్దిగా బెర్త్ అదంతా కూడా బాగుంటుంది ఇంకా అవి దగ్గర దగ్గరగా ఉండడం వల్ల కూడా కొంచెం ఇవి పెద్దగా ఉండడం వల్ల కూడా చాలామంది ఒక సిక్స్ మెంబర్స్ అట్లా కూర్చో గలుగుతారు ఇంజన్ కూడా ఒక రకంగా సౌండ్ వస్తూ ఉంటుంది వాటి చక్రాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టే అదొక బోగి బోగిని అంతటిని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది ఆ ట్రైను చక్రాలు ఆ రైలు పట్టాలు కూడా బాగా అలాగా మాగ్నెట్ లాగా ఉండడం వల్ల ఎక్కువగా రైలు ప్రయాణం అనేది కొంచెం సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నేనైతే ట్రైన్లో ఎక్కువగా హైదరాబాద్ వెళ్తాను వైజాగ్ వెళ్తూ ఉంటాను ఎక్కువగా ఇలాగా లాంగ్ జర్నీ అన్నప్పుడు మేము ట్రైన్ లోనే వెళ్తుంటాం టైం పాస్ అయిపోతుంటుంది అలా విండోలోంచి అన్ని ఊర్లు చూసుకుంటూ వెళ్ళొచ్చు అని